నాకు క్రిందటి వారం వార్తల్లో వచ్చిన ఒక పసి పిల్లాడిని ఐదేళ్ళ కుర్రాడిని చిరుత చంపేసింది అన్నది చాలా ఆసక్తికరంగా అనిపించినది ఆసక్తికరంగా ఎందుకు అనిపించింది అంటే ఇది జరిగినది తిరుపతిలో తిరుపతిలో చిరుతలు మరియు మృగాలు తిరగడం మామూలు విషయమే కానీ ఐదేళ్ళ పిల్లాడు వాళ్ళ తల్లిదండ్రులని చేయి వడి వదిలి గుడికి వెళుతున్నాడు వాళ్ళు తల్లిదండ్రులు వెనకాలే వస్తున్నారు కానీ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఆ చిరుతకి పసిపిల్లాడు బలైపోయాడు ఇన్ని జరుగుతున్నా పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఇందులో నాకు ఎందుకు ఆసక్తికరంగా అనిపించిందీ అంటే తిరుపతిలో మామూలుగా ఇంతకు ముందు కూడా ఇలాగే ఒకసారి ఒక అమ్మాయిని చిరుత చంపాలని చూసింది కానీ పాపం ఆ చిరుత ఆ పసిపిల్లని వదిలేసింది ఎందుకో తెలియదు అప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది మంచిగా అనిపించింది ఆ చిరుత ఆ పాపని అలా వదిలేయడం కారణంగా కానీ మొన్న జరిగిన వార్తల్లో వచ్చిన వార్తల్లో ఈ పసిపిల్లాడు చనిపోయాడు అని అనగానే చాలా బాధ కలిగింది పోలీసులు నిర్లక్ష్యం ఎంత ఎక్కువగా ఉంది అంటే ఐదేళ్ళ కుర్రాడి మరణానికి కారణం అయింది వారే కనుక జాగ్రత్తలు తీసుకొని ఉంటే తిరుపతిలో ఆ పసిపిల్లాడికి అలా జరిగేది కాదు కదా వారి తల్లిదండ్రులకి కడుపుకోత మిగిల్చేది కాదు కదా ఇప్పటికీ మారడం లేదు ఇంకా చాలా సదుపాయాలు చేయాలి ఆ వార్తలో నాకు ఆసక్తికరంగా ఉన్నది ఏమిటీ అంటే ఇన్ని జరుగుతున్నా ఇన్ని మరణాలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగానే ఉన్నారు ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా ఉంది పట్టించుకోవడమే లేదు ప్రభుత్వం మారితేనే మరణాలు ఆగుతాయి